ఈ కబడి కబడి స్పోర్ట్స్ అనేది మన ఊరిలో కాకుండా బయట ఊర్లో కూడా ఆడ ఆడవచ్చు బయట ఊర్లో ఆడినామంటే మనం గెలిచినామంటే ఇంత డబ్బని పందాన్ని కట్టుకొని అక్కడ మనం గెలుస్తాము అక్కడ మనకి డబ్బు వస్తది అంతా కూడా బయట ప్రదేశంలో ఆడితే కూడా ఆ యొక్క కబడిలో మనము పాల్గొని గెలిచినామంటే వాళ్ళు కప్పులు ఇస్తారు ఇంకా సర్టిఫికెట్లు ఇచ్చినారంటే ఆ సర్టిఫికెట్ పట్టుకొని కూడా మనం ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు మాది ఇదే కాకుండా వాలీబాల్ ఆడవచ్చు క్రికెట్టు ఆడవచ్చు ఇవన్నీ కూడా ఖోఖో ఆడవచ్చు ఇవన్నీ కూడా మనకి ముఖ్యమైన గేమ్స్లే ఈ గేమ్స్లు వచ్చి మన ఊరిలో ఆడతా ఉంటే మనం బాగా ప్రయత్నింప్రయత్నించిన బాగా మనం ఎక్స్పిరియన్స్ అయినామంటే దీంట్లో మనము బయటూరికి పోయి ఇప్పుడు మ మేము ఇక్కడ ఆడతా ఉంటాము బయటూరిలోకి పోయి మేము ఆడతాము ఆడి మేము వచ్చి పందేలు కట్టుకుంటాము ఒక టీమ్కి మేము ఇక్కడ నుంచి ఇరవై మంది పోతాం ఇరవై మంది ఒక టీంగా అట్నే నిలబడతాం నిలబడి ఆ ఊరిలో వాళ్ళు ఇరవై మంది ఉంటారు ఇరవై మంది ఉన్నామంటే బెట్టు కట్టుకుంటాము ఒక టీం గెలిస్తే మీరు ఆ పదివేలు ఇచ్చేయాల మేము మీరు గెలిస్తే పది వేలు ఇచ్చేయాల మేము గెలిస్తే మీరు పదివేలు ఇచ్చే అని బెట్టు కట్టుకుంటాము అయిదొందలు మనిషికి వేసుకొని అప్పుడు మనం ఆ ఊరిలో పోస్ట్ గేమ్ స్టార్ట్ చేసినప్పుడు ఏవి ఇది క్రికెట్టు బెట్టు పెట్టుకుంటాము లేకపోతే వాలీబాల్ బెట్టు పెట్టుకుంటాము కబడిలో పెట్టుకుంటాము మూడు ఏది బెట్ లేకుండా ఆడేదిలే ఊరు నుంచి పోయి అందుకనే వాళ్లొచ్చి మాకు టోర్నమెంటు లాగా పెట్టుకొని ఒక కార్డు ఇస్తారు పలనా రోజుకి పలానా ఊరిలో ఈ మారిగా మేము కబడి పోటీ పెట్టినాము గెలిచినవారు ఇంత డిపాజిట్ కట్టాల ముందు చేరేటప్పుడు ఇంత డిపాసిటీ కట్టాల గెలిచినవారికి ఇంత బహుమతి అట్టని వాళ్ళు ఒక ఇది కాగితంలో అదే రాసి ఇస్తారు పంపిస్తారు మా ఊరికి ఒక ఇది లెటర్ ఇస్తారు ఒక లెటర్ ఇస్తారనుకోండి వచ్చి ఒక లెటర్ ఇస్తారు పలానా ఊరు ఈరోజు ఈరోజు ఫలానా రోజు ఫలానా డేట్లో మా ఊర్లో ఈ గేమ్స్ పెట్టుకొని ఉన్నాము పాల్గొనే వాళ్లు పాల్గొవచ్చని అట్టని మాకు ఒక లెటర్ ఇస్తారు అప్పుడు మేవంతా ఒక ఇరవై మందికి మేము ఉంటాము టీంగా అట్నే మేం పోతాం మేం పోయి మనిషికి ఐదు వందలు అట్టా వేసుకొని అక్కడ ఒక పదివేలు మేము కడతాం పదివేల మేము కట్టినామంటే అక్కడ ముందు మాకు కబడీ పెడతారు ముందు కబడి పెట్టినారు అంటే ఆ కబడిలో మేము గెలిచినా మాకు పదికి పదివేలు ఇచ్చేస్తారు వాళ్ళు ఓడిపోయినావంటే పదివేలు వాళ్ల దగ్గర ఇచ్చేసి వచ్చేస్తున్నా అట్నే మామూలుగా వాలీబాల్ మళ్ళీ అది అయిపోయిన తర్వాత వాలీబాల్ పెట్టుకుంటారు మళ్ళీ ఒకరోజు ఒక వారం వారానికి ఒకసారి వాళ్ళు లెటర్లు పంపిస్తూ ఉంటారు ఈ ఒక వారం వాలీబాల్ పెట్టుకుంటారు ఇంకొక వారం క్రికెట్ పెడతారు ఇంకొక వారం కబడి పెడతారు అట్లా పెట్టుకుంటా వచ్చి మేమంతా పోయి వాళ్ళు లెటర్ ఇచ్చినామంటే పలాన రోజుకి అందరూ వండుకొరుకొని డబ్బు చేతికి ఇచ్చుకొని ఒక మనిషి దగ్గర ఇచ్చేసి లిటర్ అట్టనుకో వాళ్ళ దగ్గర ఇచ్చేసి ఆయన పెట్టుకుంటాడు అక్కడికి పోయి పలాన ఊరు అట్టా ఆడబోతుంది ఇది ఈ వీల్లాడే ఎదురు ప ఎదురు పోటీ పోటీ పెడుతున్న వాళ్ళ వాళ్ళ పేర్లు వాళ్ళ ఊర్లు చెప్పేస్తారు అక్కడ మేము ఆడేసి గేమ్స్ లాడేసి గెలుస్తాము లేకపోతే ఓడిపోతాము ఆ మాదిరిగా చేసుకుంటూ ఉంటాము ఇది బయట ప్రదేశాలలో కూడా ఆడినామంటే కూడా ఇది మనకి చాలా బెనిఫిట్టు గెలిచినావంటే అసలు మనకి ఏదో ఒక బహుమానం ఇస్తారు వాళ్ళు